హలో నమస్తే మేడమ్ మేడం ఇది ఎక్కడ మేడం అడ్రస్సు మేము ఇక్కడ అంగళ్ల కుదురు అని ఉంది ఇంకా ముందుకా మేడం ఒక నిమిషం లైన్లో ఉండండి వస్తాన్నాను అది ఏమి లేదు మేడం మీరు పెట్టిన అడ్రస్సు నా ఫోన్లో జీపిఎస్ లొకేషన్ వేరుగా ఉందండి

అయిపోయింది మేడం వస్తున్నాను మేడం పక్కనే ఉన్నాను ఒక్క నిమిషం లైన్లో సారీ మేడం సారీ మేడం కొద్దిగా ఇబ్బంది పడ్డాను లొకేషన్ అర్థం కాలేదు జేఎంజి కాలేజీకి వచ్చాను మేడం అక్కడి నుంచి ఎటు రావాలండి ముందుకు ము ఎక్కడ అండి

ఓకే బిడ్జీ కాడకు వచ్చాను మేడం స్ట్రైట్గా వస్తే ఏదో కాలో కాలువ పక్కనుంచి ఉంది రైల్వే స్టేషన్కు వెళ్లే దారి అని ఉంది మేడం ఇ ఆడ నుండి ఎటు వెళ్ళాలి ఎడం చేతికి వెళ్లి లెప్ట్కు వెళ్ళి సరే మేడం ఒక నిమిషం తిరుగుతున్నాను ఈడ ఇది చించుపేట అని వచ్చింది అదేనా అండి లోపలకి వచ్చాను వచ్చాను మేడం వచ్చాను బయటి బయటికి రండి వచ్చాను